నేను నా కుటుంబంతో సహా ఒకసారి గుజరాత్ వెళ్ళవలసి వచ్చింది అక్కడ మా చిన్నబ్బాయి ఉన్నాడు వాడి దగ్గరకి వెళ్ళాము మేము బజారుకి వెళ్ళేటప్పుడు మా నా భార్య అయిన ఆవిడకి ఏదైనా కొనుగోలు చేసినపుడు ఈ ట్రాన్సలేషన్ తీయాల్సివచ్చింది తెలుగులోకి హిందీలోకి అనువాదం చేయాలంటే ఆవిడకి చెప్పాల్సి తెలుగులోకి చెప్పాల్సి వచ్చింది కాబట్టి అది చాలా ఇబ్బంది పడ్డాను నాకే సరిగ్గా హిందీ రాదు అయినా ఆవిడకి చెప్పాలి కాబట్టి చాలా ఇబ్బందిపడి కొన్ని వర్డ్స్ అటుఇటు కాకుండా ఇబ్బందిపడి చెప్పాను కానీ ఆవిడ అర్ధం చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడింది నాకు కూడా దానివల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి ఇది తెలియ తెలియపరచుకుంటున్నాను